వంట చేయడంలో ఎంత సమయం వేచించడానికి మీరు ఇష్టపడతారో అలాగే వండె పద్దతి ఎంత క్లిష్టమో తెలియక చేసిన వంటకానికి ఎంత సమయం పట్టింది నాకు తెలిసి వంట చేసే సమయం నలభై ఐదు నిమిషాలు మినిమం అర్ద గంట థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఒక వంట వంటకం అనేది పూర్తవుతుంది ఒకవేళ క్లిష్టమైన తెలియక చేసిన వంటకానికి మాత్రం సమయం అరవై నిమిషాలైనా పట్టుండు పట్టి ఉంటుంది అని నేను నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే నేను చేసినప్పుడు నేను తెలియక చేసి ఏదైనా వంటకం అనేది ఉంటే దానికి ఖచ్చితంగా ఒక గంట సమయాన్ని వేచించి వెచ్చించాను